గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఏమైనా చేసిందా గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది పిల్లలను స్కూల్కి ఎందుకు పంపడం లేదు కారణాలు చెప్పగలరా అంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేది చేసింది అది ఏంటంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం ఇంగ్లీష్ మీడియంగా మార్చడం ప్రతి ఒక్కరి మీద కేర్టేకర్ సిస్టం అనేది ఒకటి తీసుకురావడం ఇలాంటివి చేసింది కానీ ఇవేమీ పెద్దగా ఒకరి మీద ప్రభావితం చూపలేకపోయాయి మరియు ప్రభుత్వ స్కూల్ల గ్రామీణాల పిల్లలని పంపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఉపాధ్యాయులు స్టూడెంట్స్ని పట్టించుకోకపోవడం స్టడీ అనేది ప్రైవేటీకరణలో ఉన్నంత ఉన్నతంగా ఉండకపోవడం వాళ్ళకి ఉన్నంత నాలెడ్జ్ మనకు ఉండదేమో అన్న అపోహ వల్ల ప్రతి ఒకటి మైండ్లో ఉంచుకొని గ్రామాలలో ఎక్కువ మంది పిల్లలను ఎవరు ప్రభుత్వ పాఠశాలకు పంపరు దీన్ని ఉద్దేశించి మొదటిగా ఇంగ్లీష్ మీడియంకి మార్చారు ఆ తర్వాత కేర్టేకర్ సిస్టం ఒకటి తీసుకొచ్చారు ప్రతి ఒకరి మీద శ్రద్ధగా ఉంచడానీకి డైలీ ఎక్సమ్లు పెట్టడం ఐడి కార్డుస్ ఇలా ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల వాళ్ళను కూడా ప్రైవేట్ వాటితో సమానంగా చేస్తున్నారు ఇదే మన ప్రభుత్వం మెరుగుపరిచేందుకు చేసిన పనులు